ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు స్థానిక నిబంధనలు మరియు చట్టాల దిశలో ఎలా నడుచుకుంటున్నాయి దేశవ్యాప్తంగా వస్త్రరంగంలో ముంభైదే పై చెయ్యి అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ స్థానం నెల్లూరు జిల్లా కావలికె దక్కింది దీంతో మినీ ముంభైగా పేరుగాంచింది పంతొమ్మిది వందల ముఫై దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే వస్త్ర రంగంలో కావలి కీలకంగా ఉండేది అప్పట్లో వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్ వస్త్రాల బ్లీచింగ్ నీలిరంగు లాంటి ముడి పదార్థాలను కావలిలోనే తయారుచేసి సముద్ర మార్గం ద్వారా లండన్కు పంపేవారని వాటి ఆనవాళ్ళుగా పెద్ద పెద్ద తయారీ తోట్టెలు గత ముఫై సంవత్సరాలుగా క్రితం వరకు ఉండేవని ప్రచారం వస్త్ర రంగంలో కావలి కీలకంగా ఉండేది అప్పటీలో వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్ వస్త్రాలు బ్లీచింగ్ ఆ నీలిరంగు వంటి ముడిపదార్థాలలో కావలిలోనే తయారు చేసేవారు అవి తయారు చేసి సముద్ర మార్గం నుండి లండన్కు పంపేవారని వాటి ఆనవాళ్ళుగా పెద్దపెద్ద తయారీ తోట్టెలు గత ముఫై సంవత్సరాల క్రితం వరకు ఉండేవని చెప్పేవారు